మా చెల్లెలు కూడా ఇప్పుడే చదువు స్టార్ట్ చేసింది ఇప్పుడే ఎల్కేజీ నుంచి చదివిస్తున్నాము ఎందుకంటే ఆడపిల్ల చదివితే మంచి స్థాయికి ఎదుగుతారు ఇప్పట్లో చూస్తే ఆడవాళ్ళదే పై చేయిగా ఉంది ఎందుకంటే ఎన్నో విషయాలల్లో వాళ్ళది ఈజీగా తెలుసుకుంటూ ఉంటారు అదేవిధంగా వాళ్ళైతే చదువుల్లో అయితే ముందుగా ఉంటారు అందుకే ఇప్పుడు ఎల్కేజీ నుంచి చదివిస్తున్నాను ఇంకో పెద్దపాపయితే ఫి ఇంకో చెల్లయితే ఫిఫ్తే చదువుతుంది ఆ అమ్మాయి కూడా ఇంకా సిక్స్త్ అయితే వెళ్ళబోతుంది వచ్చే సంవత్సరంలో వాళ్ళని చదివిస్తే కూడా ఇంకా మంచిగానే వాళ్ళైతే ఎదుగుతారు మంచి స్థాయికైతే ఉంటారు అందుకే ఆడపిల్ల చదువు విషయంలో ఏమి ఇబ్బందులైతే ఉండవు ఎందుకంటే చ మనము అబ్బాయి చదివినట్టు అమ్మాయిని చదివిస్తే అందరికీ ఈక్వల్ గానే ఉంటుంది అందుకే వాళ్ళని చదవడం ఇదంత ఇబ్బందైతే ఏమి ఉండదు కొంత మందేమో అట్ట అనుకుంటారేమోగానీ మేము వందవందలో ఎనభై పెర్సెంట్ అయితే చదివిపిస్తూనే ఉంటారు ఆడపిల్లనైతే ఎందుకంటే వాళ్ళకేమో వాళ్ళకి ఉంటుంది కదా ఒక సీఎం అవ్వాలని వాళ్ళకి అందుకే అంద అందరినీ చదివిస్తూ ఉంటారు ఈక్వల్గా ప్రియారిటీ అయితే ఇస్తూ ఉంటారు చదువు విషయంలో చూస్తే ఆడవాళ్ళైతే పై స్థాయిలో అయితే ఉంటున్నారు టెంత్లో కానీ ఇంటెర్మీడియేట్లో కానీ బీటెక్లో కానీ ఎక్కడ చూసినా వాళ్ళయితే బాగా చదు బాగా చదువుతు ఉంటారు స్కోరైతే బాగా తెస్తు ఉంటారు ఇంకొంతమంది అనుకుంటు ఉంటారు ఆడపిల్లని చదివించటం ఎందుకు వాళ్ళని అలాగే చదివి ఎందుకు వాళ్ళని వేస్ట్ చేయడమనేసి కొంతమందికి చదువు చదవనీకుండా ఉంటారు కొంతమందైతే మన కూతురు జీవితం బాగుంటుందని చదివిస్తు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తు ఉంటారు అందుకు ఆడపిల్లలు మా చదివినంత మేము చదివిస్తు ఉన్నాము అందుకు వాళ్ళు కూడా బాగా చదువుతు ఉన్నారు ఇంకా కొంతమంది నా సలహా వింట ఉంటే చదివిస్తే వారికి మంచి ఈ కాలంలో ఫ్యూచర్లో వాళ్ళకి మంచి స్థాయిలో ఉంటూ ఉంటారు అందుకోసమనైతే ఆడవాళ్ళనైతే చదివిస్తు చదివించాలనుకుంటున్నాను అందుకే ఇంక వాళ్ళకయితే చాలా సలహాలు ఎన్నో ఎన్నో ఉంటాయి అందుకోసం వాళ్ళకయితే పేరు ప్రతిష్టలైతే ఉంటాయి అందుకోసము వాళ్ళని చదివిస్తే వాళ్ళు వేరే ఫ్యూచర్లో బాగుంటారు అందువలన ఎంతో మంది ఎంతో మంది చదువుకుంటూ ఉంటారు ఆడపిల్లలైతే దాంట్లో ఇబ్బందులైతే ఏమి ఉండవు నా ఆలోచనైతే అది ఇంకే ఇంకేమంటే వాళ్ళకే చదివితే వాళ్ళు బాగుపడుతు ఉంటారు అందుకోసం చదివితే మంచిది అంతే అంతే అని వంటి ఇబ్బందులైతే ఏమి ఉండదు అందుకోసం నా స్నేహితులు ఎవరైనా కానీ చదివిస్తే మంచిది అది మన వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు వాళ్ళకి ఏ బాధలయితే ఉండవు వాళ్ళు మనలాగా ఉద్యోగాలు చేసుకుంటు ఉంటారు ప్రద ఫ్యూచర్లో అయితే అందుకోసం ఇది నా ఆలోచనైతే ఆడపిల్లనైతే చదివించడం అయితే ఏం సమస్యయితే ఏమి లేదు అయితే సమాజంలో మంచి వాళ్ళు బాగుంటారు ఫ్యూచర్లో అయితే బాగ ఎదుగుతు ఉంటారు అదేవిధంగా